హలో చెప్పండి చెప్పండి ఓకే ఓకే మ్యామ్ పక్కా త్రీ డేసా మేడం ఓకే మ్యామ్ చెప్పండి డేట్స్ చెప్పండి ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే మ్యామ్ మీకు ఏమైనా రూమ్ ఫెసిలిటీస్ ఏమైనా చూపించ్చాలా ఫుడ్ ఫెసిలిటీస్ ఓకే మ్యామ్ టూరిస్ట్ కాకుండా మీరు స్టే చేయడానికి రూము రెస్టారెంట్స్ ఓకే అంటే మేము ఇప్పుడు స్పెషల్గా మేము అంటే మేము ఇప్పుడు కొత్తగా అంటే ఇలా చాలామంది టూరిస్ట్లు వస్తున్నారు కదా అని చెప్పి ట్రావెల్స్ వాళ్ళే ఫుడ్డు రూమ్ అన్నీ కూడా మేమే చూపిస్తాము కే అన్నిటికీ కలిపి పే చెయ్యాలనుకున్నా కలిపి చెయ్యొచ్చు లేదా విడివిడిగా చెయ్యాలనుకున్నా చెయ్యొచ్చు మేడం అయితే ఇప్పుడు మీకు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూపించాలి అందులో మేము బెస్ట్ ఏదైతే ఆ త్రీ డేస్లో మీకు కవర్ అయ్యేలా అయితే తిప్పుతాం మేడం ఎంత ఎంత మీరు ఎక్కడికెళ్ళమంటే అక్కడ సరే డేట్ మేడం ఎందుకంటే మీరు ఎక్కడపడితే అదే ఎటు ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటున్నారు కాబట్టి చూడ్డానికి వస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్తే మేము అదే చేస్తాము మ్యామ్ ఆ డ్రైవర్ని పంపిస్తాము మీకు ఒక అబ్బాయిని డేకి వచ్చి ఒక టూ థౌజండ్ వస్తుంది మ్యామ్ టూ థౌజండ్ ఓన్లీ తీసుకుని వెళ్ళడానికి ఫుడ్డు వీటి అన్నింటికీ కలిపి చూసుకు విడిగా చూసుకుంటానంటే చూసుకోండి లేదా కలిపి చెప్పమంటారా డేకి ఒక డేకి ఫుడ్డు స్టే తీసుకుని వెళ్ళడానికి మొత్తం కలిపా మేడం ఒక ఫైవ్ థౌజండ్ అలా అవుతుంది మ్యామ్ ఫైవ్ థౌజండ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ